తెలుగు భాష భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడే ద్రావిడ భాష ఇది భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో నాలుగవది మరియు ప్రపంచంలో పదిహేనవ స్థానంలో ఉంది తెలుగు భాషకు సుదీర్ఘమైన మరియు గొప్ప చరిత్ర ఉంది దీని మొదటి శాసనాలు క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఐదు నాటివి తెలుగు సాహిత్యం చాలా గొప్పది దీనిలో అనేక ప్రసిద్ధి కవులు ఉన్నారు మరియు రచయితలు ఉన్నారు తెలుగు భాష వ్యాకరణం మరియు పదజాలం చాలా సంపన్నమైనవి ఇది ఇతర ద్రావిడ భాషలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది అయితే సంస్కృతం మరియు ఆంగ్లం వంటి ఇతర భాషల ప్రభావం కూడా దీనిపై ఉంది తెలుగు భాషని నేర్చుకోవడం చాలా సులభం మరియు మరియు ఇది మాట్లాడటానికి చాలా మధురంగా ఉంటుంది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత